అబ్బా ఉదయం నుంచి పని చేసి అలిసిపోయాను ఏదైనా మంచి సినిమాకి వెళ్దాం అందరం కలిసి ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు ఏవున్నాయి పుష్ప టూకి వెళ్దాం దానికి బుక్ చేస్తాను అందరం కలిసి వెళ్ళొచ్చు హలో ఈరోజు సాయంత్రం మేము పుష్ప టూ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాము సీట్స్ ఉన్నాయా అండి మాకొక పదిమందికి టికెట్లు కావాలి టెన్ సీట్స్ ఉన్నాయా ఒక్కసారి చూసి చెప్తారా సాయంత్రం కుదరకపోతే ఒకేలా సెకండ్ షోకైనా కుదురుతుందా సెకండ్ షో ఉందంట సెకండ్ షోకి వెళ్దాము అందరము పదిమందికి టికెట్ కావాలండి ధన్యవాదాలు ఈరోజు సాయంత్రం అందరం పుష్ప టూ మూవీకి వెళ్తున్నాము